సముద్రంలో చాపలు వేట గురించి చెప్పబోతున్నాను అందులో ముఖ్యమైన విషయం ఏదంటే మేముండేది బాపట్ల జిల్లా అండి బాపట్ల జిల్లా చుట్టుపక్కల అంతా చాపల వేటకి చాలా ప్రసిద్ధిగాంచిన ప్లేసులండి నిజాం పట్నం గానీ బాపట్ల చీరాల ఒంగోలు కొత్తపట్నం ఇలా ఇదంతా తీర ప్రాంతం ఇది ఈ తీర ప్రాంతంలో చాలా మంది పల్లెకార్లు చేపలు వేటకు వెళ్తారు అందులో నాకు తెలిసిన ఒక పల్లెకారు కుటుంబం ఎలా ఎళ్తాదంటే వాళ్ళు పొద్దున్నే బయల్దేరతారండి వాళ్ళ బోట్ని శుభ్రంగా శుభ్రం చేసుకుంటారు ముందుగా వాళ్ళ దేవతలకి దేవుళ్ళకి క్రిస్టియన్లయితే ప్రార్థన చేసుకుంటారు అలాగే వాళ్ళు ఆ ఇంజిన్కి సంబంధించిన డీజిలొ మరియు భోజనానికి గ్యాస్ స్టవ్వు తర్వాత వాళ్ళు ఫుడ్డుని తయారు చేసుకుంటానికి సముద్రంలో వాళ్ళ అవన్నీ సిద్ధపరుచుకుంటారు ఆ పల్లెకారు కుటుంబం తర్వాత వాళ్ళు సముద్రంలో వేటకి మూడు నాలుగు రోజులు సముద్రంలోనే ఉంటారు కాబట్టి ఇలా వాళ్ళు ఫుడ్డు తర్వాత ఆ డీజలు దానికి కావాల్సిన డీజిలు వల ఇవన్నీ ముందు సిద్ధపరచుకొని తర్వాత ఇవన్నీ వాళ్ళ బోట్లో వేసుకోని సముద్రంలోకి వేటకెళ్తారు వేటకెళ్ళి ఓ మూడు నాలాగు రోజులు ఆ వలని వాళ్ళు వేసి ఆ వలలో పడిన చాపలన్నీ బోట్లో వేసుకోని వాళ్ళు తిరుగు ప్రయాణమై ఇంటికి వస్తారు ఇంటికి వచ్చిన తర్వాత ఆ బోట్లో ఉన్న చాపలన్నీ మా చీరాల్లో పరిసర ప్రాంతం బాపట్ల జిల్లాలో పరిసర ప్రాంతంలో ఉన్న ఐస్ ఫ్యాక్టరీలకి అలాగే అక్కడున్న మార్కెట్ యార్డ్ల్లోకి అమ్మటానికి ఆ చాపల్ని సిద్ధపరుస్తారు అలా వాళ్ళు ఇక్కడ దగేర్లో మాకున్న పెద్ద చాపలు మార్కెట్లేవంటే బాపట్ల చీరాలా నిజాం పట్నం ఇలా చాలా మార్కెట్లు ఉన్నాయి